మేము మా ఊర్లో ఒక బాగా ఈత కొట్టి ఈత కొట్టేవాళ్ళము సో మా క్రికెట్ కూడా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి మాకు మా బ్యాచ్ ఒక ఇరవై మంది ఉంటాము మంచి క్రికెట్ స్పోర్ట్స్లాగా ఆడి ఆడేవాళ్ళము తర్వాత వాలీబాలు ఇవన్నీ కూడా మేము ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము క్రికెట్ ఏంటంటే ఎక్కువగా మేము క్రికెట్కు వాలీబాల్కు చేసే ఎండాకాలం సమ్మర్లో అయితే మేము స్విమ్మింగ్ ఈతకి పోయేది ఈతకు పోయేది ఈత కొట్టడం వల్ల మంచిగా బాడీ కాలులేపి కొట్టడంతో మాకు జీవం వచ్చేది అనట్టు సో మేము అంటే ఈత కొట్టడం వల్ల ఏంటంటే మాకు కొంచెం ఎనర్జీ అనేది బా బాడీ ఫిట్నెస్ ఉండడానికి బాడీకి కూడా మంచిగా ఆరోగ్యపరంగా ఉంటుంది బాడీ అని దానికోసం కొట్టడం ఉండేది ఆ తర్వాత ఈత కొట్టడంతోనే కావచ్చు క్రికెట్ ఆడటం కూడా మాకు మంచిగా నే అనిపించేది వాలీబాలు క్రికెట్ వాలీబాల్ స్పోర్ట్స్ కబడ్డీ ఖోఖో ఇవన్నీ కూడా ఆడి మేము ఆ ఆడే మంచిగా తర్వాత ఏంటంటే మేము రోజు నైట్ అంటే రోజు నైట్ సెవెన్ థర్టీ అయ్యిందంటే మేము వాలీబాల్ స్టార్ట్ చేస్తాం డేలో క్రికెట్ ఆడతాము తర్వాత వాలీబాల్ ఆడటం వల్ల మాకు చాలా మంది వాలీబాల్కు బాగా ప్లేయర్ వస్తారు ఎందుకంటే ఒకే దగ్గర ఉండి ఆడటం ఒకే దగ్గర ఉండి చేయటం ఉంటుంది కాబట్టి వాలీబాలు ఎక్కువసార్లు ఆడతాం క్రికెట్ క్రికెట్ అంటే మస్తు ఇష్టం అయితే ప్లేయర్ క్రికెట్లో ఫోర్ సిక్స్ కొటడంతోనే ఎంతో ఎనర్జీగా గెలిస్తే ఫుల్ హ్యాపీగా ఉండేది ఉంటుంది కాబట్టి మేము క్రికెట్ ఆడటం తర్వాత స్విమ్మింగ్ స్విమ్మింగ్ అయితే స్విమ్మింగ్ చెయ్యాలంటే మేము త్రీ ఫోర్ అవర్స్ చేసేవాళ్ళం త్రీ ఫోర్ అవర్స్ స్విమ్మింగ్ ఉంటుంది త్రీ ఫోర్ అవర్స్ స్విమ్మింగ్ ఉండటం వల్ల మేము అందరం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబెర్స్ చే వెళ్ళి స్విమ్మింగ్ చేస్తాం స్విమ్మింగ్ చేసినప్పుడు మేము మేము అయితే అందరం కలిసి ఒకరికి ఒకరు ముంచుకోవడం అదే బావిలో మేము గేమ్స్ ఆడుడుటీస్ ఔట్ ఇచ్చుకోవడం ఇవన్నీ ఆడే వాళ్ళం అన్నట్టు ఆడి ఆడి మంచిగా ఏంటంటే ఎంజాయ్మెంట్ అనేది ఎంజాయ్మెంట్ ఉంటుంది మాకు చాలా క్రికెట్ వాలీబాల్ ఎలా ఎంజాయో మాకు స్విమ్మింగ్ కూడా అంతే ఎంజాయ్గా ఉంటుంది ఉండేది లేదంటే అంటే ప్రతిదానికి కూడా మేము మంచి క్రికెట్ ప్లేయర్స్ అన్ని కూడా మంచిగా ఆడుకునే వాళ్ళము ఆడుకుని ఫ్రెండ్స్ అందరం కలిసికట్టుగా ఆడుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం తర్వాత మేము ఇంకోటి వాలీబాల్ ఏంటంటే ఈ వాలీబాల్ కూడా ప్లేయర్స్ అందరం ఒక ఫార్టీ మెంబెర్స్ ఉంటారు ఫార్టీ మెంబెర్స్లో మేము కొన్ని కొన్ని టీమ్లు చేసుకొని మంచిగా ఆడుకొని చేసేవాళ్ళం సో చే అది చేసుకునేవాళ్ళం మేము దాన్నిబట్టి మేము ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో అటు ఇటు మాకు కొంచెం మంచిగా ఉండేది అప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడు కూడా క్రికెట్ ఆడలేదు ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు క్రికెట్ ప్లేయర్ చేసేవాళ్ళం సో ఇప్పుడు క్రికెట్ వాలీబాల్ ఈత కొట్టడం అవన్నీ కూడా మేము చేస్తున్నాం చేసి చేయటం జరుగుతుంది చేసుకోవటం కాబట్టి ఖచ్చితంగా మేము అవన్నీ కూడా డైలీ మా రొటీన్లే ఎందుకంటే ఇవన్నీ ఆడటం వల్ల షటిల్ మెయిన్ ఇంపార్టెంట్ షటిల్ షటిల్ ఆడటం వల్ల డాన్స్ చేయటం వల్ల చేయటం వల్ల డ్యాన్స్ చేయటం వల్ల మాకొక మంచి వాతావరణం ఏర్పరుచుకోవొచ్చు ఎనర్జీ పరంగా ఉండొచ్చు సో అందుకోసం